హలో సార్ నేను వరంగల్ బస్ సాండ్లో ఉన్నాను సార్ అక్కడ నుండి మళ్ళీ హైదరాబాదు ఉప్పల్ రోడ్ వరకు వెళ్ళండి సార్ మధ్యలో నేను దిగాలి సార్ మీరు అక్కడికి తీసుకు వెళ్ళాలి సార్